హలో నమస్కారమండి నిర్మల కుమారి గారేనా అండి హలో నమస్కారమండి నిర్మల కుమారి గారేనా అండి నేను మీ స్కూల్ అదే మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి అదే టీచర్ని మీ అబ్బాయికి సెకండ్ యూనిట్ రిజల్ట్ వచ్చాయండి అయితే దాంట్లో సరిగ్గా స్కోర్ చేయలేదు ఆయన లెక్కల్లోనీని సైన్స్లోని సరిగ్గా స్కోర్ చేయలేదండి మిగిలినవి పర్లేదు కానీ అది కూడా అంతంత మాత్రాన్నే పాస్ అయ్యాడండి మిగిలినవి మ అంటే రెండు మూడు అంటే లాంగ్వేజెస్ మాత్రం ఫిఫ్టీ ఎబోవ్ ఉన్నాయండి మిగిలిన కోర్ సబ్జెక్టులు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి మ్యాథ్స్ లెక్క మ్యాథ్స్ను సైన్స్ అయితే ఫెయిల్ అయ్యాడండి అది థర్టీ ఫైవ్ రాలేదండి థర్టీ ఒకటి వచ్చింది ట్వంటీ ఎయిట్ ఒకటి వచ్చిందండి సైన్స్ అండి అది కొంచెం ఇంటికాడ చదివించండి అది స్కూల్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా అని మీకు కూడా చెప్తున్నాను అంటే మేము ఇక్కడ బాగానే చదివిస్తున్నామండీ మరి ఇంటి కాడ కూడా చదివితేనే బాగా స్కోర్ చేయగలుగుతారు కదా రో డైలీ ఇస్తామండి హోంవర్క్ డైలీ ఇస్తాం కానీ అది చేసుకురాడని స్కూల్ టీచర్ అదే ఆ సబ్జెక్టు టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు నేనేమో వాళ్ళ క్లాస్ టీచర్ని

చెయ్యట్లేదంటండి చెయ్యట్లేదంటండి అప్పచేప్పట్లేదండి బోర్డు మీదకి వచ్చి అదే నుంచోబెట్టి అడిగినా కానీ దానికి సరిగ్గా సమాధానాలు కూడా చెప్పట్లేదంటండి సరైన రెస్పాన్స్ లేదని అంటన్నారు ఇస్తామండి

చదివిచ్చండి సరేనండి

సరేనండి రిపోర్ట్ కార్డు ఇంటికి పంపుతానండి ఒకసారి అది చూడండి అది మీ అబ్బాయి సైన్ చేయకుండా మీరే సైన్ చేసేలా చూడండి అంటే కొంతమంది ఏం చేస్తన్నారంటే పిల్లలు వాళ్ళే సైన్ చేసి తీసుకొచ్చేస్తన్నారండి పేరెంట్ చూడకుండా నేను ఈరోజు పంపుతాను అడగండి

రోజు కొంచెం కేర్ తీసుకోండి బాగా చదివేలాగా కొంచెం భయం పెట్టండి మేమూ ఇక్కడ చెప్తాము మీరు కూడా చెప్పండి సరే అండి సరే అండి నమస్కారమండి నమస్కారమండి ఉంటాను